భారతదేశం నృత్య కళాకారులపై బాలీవుడ్ ప్రభావం భారతదేశం నృత్య కళకు పుట్టినిల్లు భరతనాట్యం కూచిపూడి కథక్ ఒడిస్సీ వంటి శాస్త్రీయ నృత్య శైలులు లక్షలాది మందిని ఆకర్షిస్తున్న బాలీవుడ్ నృత్య కళాకారులపై అపారమైన ప్రభావాన్ని చూపిస్తుంది బాలీవుడ్ ప్రభావం శాస్త్రీయ నృత్యానికి కొత్త రూపం బాలీవుడ్ సినీ నృత్యం శాస్త్రీయ నృత్య శైలులను సమకాలిన వైపు ప్రజలకు చేరువ చేసింది పాశ్చత ప్రభావం హిప్ హాప్ సల్స బెల్లీ డ్యాన్స్ బ్రేక్డ్యాన్స్ లాంటి పాశ్చాత్య శైలుగాను బాలీవుడ్లో కలిపి ప్రాచుర్యం కలిగింది నృత్య కలు కళాకారులకు అవకాశాలు టీవీ షోలు డ్యాన్స్ రియాలిటీ షోలు సంగీత బ ద్వారా డ్యాన్సుకు ప్రపంచ అహ గుర్తింపు లభించింది సాంసృతిక సమస్య ఎం బాలీవుడ్ నూత నృత్యాలు దేశ వ్యాప్యంగా వివిధ భాషలు సంస్కృతిక సమీకృతంగా రూపొంది కుంటూ ఉంటాయి ఇప్పటికి కొత్తగా అనిపించే అందరికీ ఇష్టమైన ఇరవై రెండు బాలీవుడ్ నృత్య గీతాలు